హలో బేకరీ ఆ అండి కేక్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి ఓకే వన్ కేజీ కేక్ ఎంత అండి చాక్లెట్ కేక్ అవునా బ్లాక్ ఫారెస్ట్ కూల్ కేక్ కావాలండి అవును బ్లాక్ ఫారెస్ట్ లేదా అండి ఓకే ఇట్లా బర్త్డేకి కావాలి నేమ్ రాసుకుంటారండి వన్ కేజీ ఆర్డర్ ఇస్తాను వన్ కేజీ కావాలండి శ్రినిజ అని రాయండి శ్రీనిజ నైన్ ఓ క్లాక్ వరకు తెచ్చిస్తారండి నైట్ అవునండి డెలివరీ ఛార్జెస్ ఎంత పడతాయండి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫిఫ్టీ రూపీసా ఓకే అండి తెచ్చేయండి మొత్తం టోటల్ బిల్ ఎంత అండి ఓకే అండి తెచ్చేయండి ఒక స్ప్రే తేయండి ఓకే అండి తెచ్చేయండి ఓకే అవునండి ఓకే బర్త్డే ఫంక్షన్ ఏ అండి రేపే కావాలండి నైన్ పిఎమ్ ఓకే అవునండి క్యాండిల్ ఓకే అండి